పత్తనాధర జిల్లాలోనే ఒక కీలక పట్టణం ఇటీవల జిల్లా కేంద్రం ననక పిలకి స్థాయికి తగ్గ స్థితిలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లేదు గ్రామీణ జిల్లా కేంద్రంగా పార్లమెంటరీ న్యూస్ గర్ం హెడ్ కవాార్టర్గా సుదీర్ఘమైన జాతీ రాదారుల కేంద్రంగా వాళ్ళ జిల్లాలకు మార్గంగా ఉన్న అనకాపిల్లో ఉన్న జనాభాకు అనుకుణంగా ఆరోగ్య సౌలభ్యాలు సేవలందుబాటులో లేవు అలాగే ఇక్కడ మా ఎకైక ఆసుపత్రుపై అధిక ఒత్తిడి పడుతుంది అవసరం మేరకు యాంబులెన్సులు క్లినిక్లు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు వాటి స్థయిలో జనాభా కొనుగొణంగా అవసరాలు కొనుగొణంగా ఆసుపత్రులు క్లినిక్లు అయాంబులెన్స్ సౌకర్యాలు మరింత పెంచుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరిచాల్సిన అవసరం ఉంది